నమస్తే సార్ చెప్పండి సార్ నాని గారు ఎలా ఉన్నారు సార్ నేను చాలా బాగున్నాను సార్ ఏంటి సార్ ఫోన్ చేశారు చెప్పండి అవునా అవును సార్ అవునవును ఓహో అది ఆ ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆ ప్రాంతాల వారీగా మనం ఈ ఖర్చు అనేది ఉంటుందండి అవునా ముఖ్యంగా మనం ఇప్పుడు మెట్ట ప్రాంతం అయినా ఏ ప్రాంతం అయినా సరే ఇప్పుడు భారతదేశానికి చూసుకున్నట్లయితే రెండు లైన్లు ఉంటాయి రహదారి నిర్మించడానికి వెళ్ళే మార్గం వచ్చే మార్గం అయితే ఇప్పుడు మనం ఎంత ప్రాంతాన్ని అయితే తీసుకుంటున్నామో ఆ సగుటున పెట్టుబడి ఒక కిలోమీటరుకి సుమారు ఒక కోటి రూపాయిలు ఉన్నాయనుకుందాం దాని ప్రకారం దాని ప్రకారం మనం యాభై కిలోమీటర్లు మీరు ఎన్ని కిలోమీటర్లు అన్నారు ఇప్పుడు పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు అయినప్పుడు రెండు లైన్లు అనుకోండి దానికి పదికోట్లు అవుతుంది ఒకవేళ ఒకే లైన్ అనుకోండి ఐదు కోట్లతో సరిపోతుంది ఓహో అలా అయితే మనం ఆ దాన్ని మూడు కోట్లకు గానీ రెండు కోట్లకు గానీ దాన్ని మనం ఫినిష్ చెయ్యొచ్చు ఎందుకంటే అక్కడ ఎందుకంటే ఇప్పుడు రోడ్డు వేస్తున్నప్పుడు అక్కడ చెట్లుగాని లేదంటే ఏదైనా వాగులు కాని ఉన్నప్పుడు వాటిని కూడా మనం కవర్ చేసుకోవాలి అవన్నీ కవర్ చెయ్యాలంటే తగిన తగిన ఎంత ఖర్చు అవుతుందో మనం చూసుకోవాలండి అవునండి అవును ఎంతవుతుందో అనేది మనం ఖచ్చితంగా చెప్పలేమండి ఎందుకంటే మా ఈ తూర్పు గోదావరి జిల్లాలో చాలా అదనంగా రహదారులు నిర్మించడానికి సామాన్ తగిన సామాన్లు కావాలి పనిముట్లు కావాలి చేసే పనివారు కావాలి ఆ లారీలు గాని వీట్లన్నిటికి ఖర్చు మనం అంచనా అనేది వెయ్యగలం గాని ఖచ్చితంగా ఇంతే ఖర్చు అవుతుందని మనం చెప్పలేం ఆ కాబట్టి దాని గురించి మనం ఆల్రడీ మీకు అవగాహన ఉండే ఉంటుంది కానీ ర ఇప్పుడు రహదారులు హైవేలు అనేది ఒకలా ఉంటుందండి విలేజస్కు వచ్చేటప్పటికి ఇంకోలా ఉంటుంది విలేజస్ అనేది చెప్పలేం ఎందుకంటే కొన్నిసార్లు రోడ్లు పెంచడానికి వచ్చినప్పుడు ఇంటి రోడ్లు పక్కన ఇళ్ళులుంటయి వాళ్ళని కవర్ చేసుకుంటూ రావాలి లేదంటే డ్రైనేజీ సిస్టం ఉంటది దాన్ని కవర్ చేసుకుంటూ రావాలి ఇవన్నీ చూసుకొని మనం చాలా జాగ్రత్తగా ఈ రోడ్లనేవి వెయ్యాలండి మీరు దాని గురించి పూర్తి అవగాహన చూసుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎంతయితే పనిముట్లు కావల్తాయి అన్నీ చూసి మీరు అంచనాకి రావాల్సిందిగా కోరుచున్నాను చాలా సంతోషమండి చాలా సంతోషం తప్పకుండా సార్ తప్పకుండా థ్యాంక్యూ అండి థ్యాంక్యూ